నమస్కారం నేను పొరుగు ఇంధన పొదుపు సవాల్లో పాల్గొనాలి అనుకుంటున్నాను అలానే ఈ పోటీలో గెలవటానికి నాకు మీ నుంచి సహాయం కావాలి ఆ సహాయం ఎలా అందించగలుగుతారో నాకు కొంచెం చెప్పండి అలానే ఆ గెలవడానికి ఏమేమి నేర్చుకోవాలో అలానే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలో ఎలాంటి పరీక్షలు ఉంటాయో నాకు కొంచెం చెప్పండి